ఇప్పుడు మనం ఏదైనా సంస్థలో పని చేయాలంటే అందులో మనకు మంచి మెళుకువలు తెలిసి ఉండాలి నైపుణ్యం కలిగి ఉండాలి అదే విద్యా రంగంలో అయితే మనకు మంచి శిక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విద్యా రంగంలోకి అడు అడుగు పెట్టాలంటే మనం ఒక టీచర్ కావాలని అకున్నాము అనుకో మనకే బాగా నాలెడ్జ్ తెలిసి ఉండాలి ఎందుకంటే మనం పిల్లలకి బోధిస్తాం కాబట్టి మనకే మంచి శిక్షణ మనకే మంచి వృత్తి నైపుణ్యాలు మంచి ఇన్ క్రమశిక్షణ అన్నీ మనకు తెలిసి ఉండాలి అదే అవకాశం రావడానికి మనం ఏమీ ఏమీ నేర్చుకోవాలంటే మంచి ఒక అకాడమీలో జాయిన్ అయ్యి అందులోని ఒక ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటూ అందులో ఉన్న మెళుకువలు నైపుణ్యాలు అందులో ఉన్న ట్రిక్స్ అన్నీ నేర్చుకోని మనం పిల్లలకి చెప్పాలి కాబట్టి ఆ వృత్తిలో ఉన్న నైపుణ్యాలు అన్నీ శిక్షణ తీసుకోవాలి అప్పుడు శిక్షణ తీసుకున్నాకా మనం వేరే దగ్గర ఏదన్నా ఎక్కడన్నా ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని వెతుక్కోని అక్కడ ప్లేస్మెంట్స్లు వెతుక్కోని అక్కడ జాయిన్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనం మంచిగా అవకు మనకు మంచి అవకాశాలు దొరుకుతాయి ఏస్ ఎన్ని సవాళ్ళొచ్చినా మనం ఎదుర్కోగలుగుతాము